హలో నమస్తే సార్ నమస్తే ఓకే సార్ అదే నిన్నటెస్టులు చేయించుకున్నాను సార్ ఏంటి అని నా రిజల్ట్ క్యాన్సర్ ఉందా సార్ ఓకే సార్ అది ఎన్నో స్టేజ్లో ఉంది సార్ ఇప్పుడు

ఓకే సార్

ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ పర్వాలేదు కదా సార్ ఇప్పుడేమి భయం లేదు కదా ఓకే సార్ ఒకసారి రేపు హాస్పిటల్కి రావచ్చా సార్ అంటే మళ్ళీ ఒకసారి వేరే టెస్ట్లు చేయించుకుందామని సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే

ఓకే సార్ థ్యాంక్ యూ సార్